భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన ల్యాండ్ మార్కులు నాకు నచ్చింది తాజ్మహల్ ఒకటి తాజ్మహల్ భారతదేశంలోనే అన్నిటికంటే గొప్ప భవనం అది మొత్తం పాలరాతితో ఉంటుంది మొత్తం పెద్ద పెద్దగా అంటే పెద్ద పెద్ద గోడలతో మొత్తం తెల్ల రాళ్లతో ఉంటుంది తాజ్మహల్ దేనికి కట్టించిండంటే షాజహాన్ మూడో భార్యకు ప్రేమ గుర్తుగానే కట్టించాడు అంటే ఆమె భార్య పద్నాలుగవ సంతానం ప్రసవించే టైంలో మనకు మన ప్రేమ గుర్తుగా ఏదో ఒకటి నాకు తాజ్మహల్ కట్టించు అని అడిగినందుకు ఆమె చనిపోయిన తర్వాత ఆమె సమాధి మీదనే పాలరాతితో చాలా పెద్ద ఖర్చుతో కూడా పదిహేను వందల మంది కూలీలతో మరి తాజ్మహల్ కట్టించాడు తాజ్మహల్ అందరికీ చాలా చాలా ఇష్టంగా ఉంటుంది ఎంతోమంది చూడడానికి కూడా పోతారు దాన్ని ఇష్టపడందే ఎవరు ఉండరు నేను మాత్రం వెళ్ళాలనుకున్నాను కానీ నాకు చాలా దూరం కాబట్టి పోలేకపోయినా బుక్లలో చూసేదాన్ని అసలు మొత్తం మాకు మేము చదివేటప్పుడు మా సార్ వాళ్ళు కూడా బుక్లలో ఉన్నది చూసి ఆయన వాళ్ళ భార్య గురించి కట్టించిండు అట్లా అట్లా చెబుతుంటే బాగా వినేసి అది చూడాలి చూడాలి అని ఉండేది కానీ పోక పోయేదాన్ని నేను కాకపోతే మాకు దూరం కాబట్టి పోకపోయే దాన్ని బుక్లో చూసే ఆనందించేదాన్ని ఎప్పుడన్నా పోవాలని కోరిక తాజ్మహల్ అనేది అందరికీ ఒక ప్రేమ గుర్తుగానే ఉండిపోతతుంది చిన్నా వాళ్ళ నుంచి ప్రతీ ఒక్కరికి తెలుస్తుంది పెద్ద వాళ్ళతో సహా తాజ్మహల్ ఎక్కడుంటదంటే న్యూఢిల్లీలో ఉంటుంది ఆయన ప్రేమ గుర్తుగా అంటే తాజ్మహల్ అని గుర్తు రాగానే తాజ్మహల్ అంటే గుర్తుకొచ్చేదే ప్రేమ వాళ్ళ భార్య కోసం ముంతాజ్ వాళ్ళ భార్య పేరు ముంతాజ్ కోసం ఆ తాజ్మహల్ని కట్టించాడు ఆయన అలాంటి భవనం మళ్ళీ వేరే కాడా కట్టొద్దని ఆ కూలీలందరి చేతులు నరికేశాడు తా షాజహాన్ షాజహాన్ అంత గొప్ప ప్రేమికుడు ముంతాజ్ చనిపోయిన తర్వాత ఆమె సమాధి మీద తాజ్మహల్ కట్టించాడు ప్రతి ఒక్కరూ దాన్ని కేవలం దాన్ని చూడడానికే పోతారు ఆ భవనం గురించే ఎంతోమంది అసలు అందరూ టూర్కి కూడా ప్లాన్ చేసుకొని పోతుంటారు పిల్లలందరూ కలిసి అసలు షాజహాన్ ఆమె కోసమే ప్రత్యేకంగా ఒకప్పుడు మొగలులు పాలించే చేసేవారంట వాళ్ళతో కూడా పోరాడి షాజహాన్ తాజ్మహల్ని కట్టించాడు షాజహాన్ చనిపోయిన తర్వాత

షాజహాన్ ఆ తెల్ల రాళ్లతో అంటే నార్మల్గా వేరే గోడలతో మట్టి గోడలతో అట్లా చేస్తే మంచిగా కనిపియ్యకుంటే ఎమ్మటే కూలిపోవడం అట్లాంటియి జరుగుతాయని ఎంతో ఖర్చు పెట్టి పాలరాతి బండలు తెప్పించి మరి చాలా హైట్లో మొత్తం నీట్గా కట్టించాడు కొన్ని వందల సంవత్సరాలైనా కూడా అదంతే నీట్గా ఉంటుంది దానికోసం అసలు ఎంతో మంది దానిలా కట్టాలని ప్రయత్నించారు కానీ ఎవ్వరి వల్ల కూడా కాలేదు కట్టు అంటే ఆ కూలీలు ఉంటే కట్టు ఆ కూలీలు మల్ల వేరే కాడ కూడా ఇలాంటిది ఉండొద్దు ఉంటే దీన్నెవ్వరు చూస్తారు అన్నట్టుగా షాజహాన్ వాళ్ళ కట్టిన కూలీల చేతులు నెరికేసాడు అసలు అట్లా వేరే దగ్గర కూడా అలాంటి నిర్మాణం ట్రై చేసినా కూడా రాలేదు కానీ భారతదేశంలో గొప్పగా అంటే చెప్పుకోవడానికి వచ్చేది మాత్రం తాజ్మహలే ప్రతి ఒక్కరు భారత దేశంలో ఏ భవనం అంటే ఇష్టం అంటే తాజ్మహల్ అనే చెప్తారు ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది ముందర వాటర్ ఫాల్స్ చెట్లు అదొక పెద్ద కోట లాగా ఉంటుంది మిగతా ఎర్రకోట చార్మినార్ అంటే అవి లైట్గా అంత ఉండవు చెప్పుకోరు ఎక్కువ శాతం తాజ్మహల్ అంటే పోయినం అన్నా కూడా ఒక లెవెల్లో ఉంటుంది అది అందులో తాజ్మహల్లోనే ఒక గోపురం అని ఉంటుంది అది దానిని ఉల్లిపాయ గోపురం అంటారంట మా సార్లు అంటుంటే విన్నాము దాన్ని చూడడానికి కూడా చాలామంది పోయేటోళ్లు అంటే గోపురం గోపురం అంటే అదొకటి గొప్పగా అన్నట్టుగా వాళ్ళ ఉద్దేశం అందుకే దాన్ని చూడ్డానికి పోయేటోళ్లు కోరికలని కూడా కోరికలు తీర్చుకుంటామని కూడా పోయేటోళ్లు అంత మంచిగా ఉండేదది షాజహాన్ షాజహాన్ అం షాజహాన్ అనగానే గుర్తుకొచ్చేది తాజ్మహల్ ఫస్ట్ ఢిల్లీ అనగానే కూడా ఫస్ట్ ఎర్రకోట అదేదో అనుకుంటారు కానీ ఏది గుర్తు రాదు ఓన్లీ తాజ్మహల్ ఒక్కటే గుర్తొస్తుంది

అక్క పోదామక్క తాజ్మహల్ అంటే బాగుంటుంది అంట అక్క బుక్లలో ఉంటుంది అంట అక్క అట్లా ఇట్లా అనేదాన్ని కాని మా అక్కనేమో ఆ చూపిస్తలేదు చూపిస్తాననే కాని ఆమె స్టడీ పర్పస్లో ఆమే ఉంటుంది నన్ను తీసుకునే తీసుకపోదు మా డాడీ కూడా వెళ్ళి చూసి వచ్చాడు నేనే వెళ్దామంటే అది ఎప్పుడూ తీరుతలేదు పాపం మా డాడీ మా డాడీ తీసుకెళ్తా తీసుకెళ్తా అన్నాడు కానీ తీసుకెళ్లట్లేడు ఒకసారి అందరం ఫ్యామిలీతో పొయ్యి తాజ్మహల్ని చూడాలి అక్కడ ఫోటోలు దిగాలని చాలా కోరిక ఉండే నాకైతే ఎప్పుడు పోతానో ఏమో నేనైతే అసలు అసలు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే తాజమహల్ అంతా తెరిచే ఉంటుంది అంట తర్వాత అసలు ఉండనే ఉండదంట అంటే ఆరు ఆరు సాయంత్రం ఎడిటిలోపలోనే వెళ్ళాలి అప్పుడైతేనే వీలు పడుతుంది తర్వాత ఏడు దాటినాక అంత క్లోజ్ చేసేస్తారు అంట ఉదయం కూడా అంతే ఎర్లీగా కూడా తియ్యరంట మళ్ళీ ఇంకా ఎట్లంటే తాజ్మహల్ గురించి రంజాన్లల్లో రంజాన్ ఫెస్టివల్స్ పండుగ లాంటి వచ్చినప్పుడు ఎక్కువమంది అంటే ముస్లిమ్స్ మాత్రమే వెళ్తారు ఎందుకంటే ముంతాజ్ అనేటామె ముస్లిం కాబట్టి అంటే ముస్లింసే బాగా రంజాన్ ఫెస్టివల్లల్లో చూడడానికి బాగా చాలా మంది చాలా మంది పోతారంట ఎందుకంటే తాజ్మహల్ ఆమె ముస్లిం ఆమె ఆయన కూడా ముస్లిమే కానీ ముస్లిం ఆమె కోటంటే అంత పెద్దగుంది ఒక సమాదే అంత పెద్దగుందిని చాలా గొప్పగా చెప్పుకుంటారు ఊర్లలో అయినా ముస్లిమ్స్ అయినా అసలు రంజాన్ అప్పుడైతే ఎక్కువ శాతం అక్కడ ముస్లింసే కనిపిస్తారు విలేజ్ పీపుల్స్ అసలు కనిపియనే కనిపియరు నార్మల్గా వీళ్ళు ఫోటోలు దిగడానికి పోతారు కానీ ఎంత గొప్పగా చెప్పుకుంటారో తెలుసా ముంతాజ్ తా సమాదే అంత పెద్దగంటే ఇప్పట్లో ఎవరు కట్టుకోరు అప్పటి రాజులే పరిపాలించిన రాజులే కట్టలేకపోయారు ఆయన అంత కష్టపడి ఆమె ప్రేమకు గుర్తుగా కట్టిండు అస్సలు ఎంత గ్రేటు షాజహాన్ ఆమె పాలరాతి కోట అసలు దాన్ని టచ్ చేస్తేనే మాసిపోయేటట్టుగా ఉంటుంది అది రెండు వేలలో తాజ్మహల్ హిందూ రాజుదే అంట అంటే హిందూ అంటే హిందూస్ ఉంటారు కదా ముస్లిమ్స్ కాకుండా హిందూస్ వాళ్ళు కట్టినారు అన్నట్టు అయితే రెండు వేలలో కటిరు అంటే రెండు వేల నుంచి ఇప్పటికీ రెండు వేల నాలుగు ఎన్ని ఏళ్ళుయినా అదే తెల్లని రాతి బండతో మొత్తం నీట్గా ఉంటుంది దానికిప్పుడెంత మంది సర్వెంట్ అంటే కూలీలు ఎంతమంది ఉంటారో తెలుసా ఇంత మరక కూడా పట్టనీయ్యరు దానికి తాజ్మహల్ని కట్టడానికి ఎన్ని కష్టాలు ఎన్ని కొన్ని నెలలు నెలలు తరబడి నిర్మించారు అంత పెద్ద భవనం కట్టడానికి తాజ్మహల్ గురించి అందరూ ఇట్లా అనుకుంటుంటే వినడమే కాని పోవాలి ఎప్పుడన్నా ఒకసారి ఫ్యామిలీ ట్రిప్తో అని కోరిక కాని చూడాలి ఎప్పుడు పోతానో ముంతాజ్ అనేటామే ముస్లిం ఆమె సో అందరూ అందుకే ముస్లిమ్స్ ఎక్కువమంది ఉంటారు అంట అక్కడ ఉండే వాళ్ళు కూడా చా చాలా మంది ముస్లిమ్స్